ఈ ప్రపంచంలో రైతే వెన్నెముక రైతు లేకుంటే మనకి జీవనం సాగదు మనకు అన్నం దొరకదు అని చాలామంది మహానుభావులు చెప్పిన మాట అలాగే లాల్ బహుదూర్ శాస్త్రి కూడా ఒక మాట అన్నారు జై జవాన్ జై కిసాన్ అనే రైతే వెన్నెముక రైతు లేకపోతే ప్రపంచంలో అన్నం దొరకదు చాలా అవతకుతలు అయితాయి అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్న దేశం మనది అగ్రేరియాన్ సొసైటీ దీనికోసం మనము వచ్చేసి మనకు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఫుడ్ ఫుడ్డు స్టోరేజ్ ఫుడ్డు షార్టేజ్ వల్ల ఫుడ్డు లేకపోవడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు తర్వాత పందొమ్మిది వందల అరవైలో గ్రీన్ రెవల్యూషన్ ఉందన్న కొందరు సైంటిస్టులు ఎంతో కష్టపడి గ్రీన్ రెవల్యూషన్ తెచ్చి చాలా సైంటిఫిక్ మేజర్స్ తీసుకొని గ్రీన్ రెవల్యూషన్ తెచ్చిన తర్వాత పంజాబ్ ప్రాంతంలోని హర్యానా ప్రాంతం ఇక్కడ కొన్ని కొన్ని ప్రాంతాలను ఎన్నుకొని పంజాబ్ హర్యానా ఈస్టర్న్ ఉత్తర ప్రదేశ్ ఇట్లాంటి ప్రాంతం ప్రాంతాలను ఎన్నుకొని ఆ గ్రీన్ రెవల్యూషన్ ఇక్కడనే ఎక్కువ ఇంప్లిమెంట్ అయ్యేటట్టు ఇక్కడ ఇక్కడ ఇక్కడ ఈ ప్రాంతాలలో ఎక్కువ ఫోకస్ చేసిర్రు అప్పటినుంచి మొట్టమొదటిసారిగా మనకి స్టార్ట్ అయిన స్కీము ఎంఎస్పి స్కీము ఎంఎస్పి స్కీము మినిమం సపోర్ట్ ప్రైస్ ఇక్కడ ఎంఎస్పి ఎందుకు సపోర్ట్ చేశారంటే కొన్ని ప్రాంతాలలో కొన్ని ప్యాడి వెజిటేబుల్ టైట్ ఉంటుంది కొన్ని ప్రాంతాలలో వేరే స్టేబుల్ టైట్ ఉంటుంది ఇక్కడ హర్యానా పంజాబ్ వరకు వచ్చేసి మనకి ఇక్కడ రివర్స్ సిస్టం ఎక్కువ ఉంటుంది వాటర్ వాటర్ సిస్టం కూడా మంచి ఇరిగేషన్ సిస్టం ఉంటుందని చెప్పేసి గవర్నమెంట్ భావించి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఇక్కడ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఆ రైతులు ఆందోళనకు దిగారు ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడూ మేము వరి పండించము వరి తినలేము కాబట్టి మాకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంటేనే మేము దీనికి పండిస్తాము అని చెప్పేసి వరి మరియు వీట్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది అక్కడి నుంచి స్టార్ట్ అయిన మన గవర్నమెంట్ స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అక్కడి నుంచి రైతు రైతాంగం పైన ప్రతి ప్రతి సంవత్సరం ప్రతి ఏటా ప్రతి ఐదు సంవత్సరాల ప్ల్యాన్కి దీని మీద ఫోకస్ చేస్తూనే ఉన్నది అక్కడి నుంచి వస్తుంది తర్వాత మనకి కిసాన్ క్రెడిట్ కార్డు ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ టూ ల్యాక్స్ వరకు కిసాన్ క్రెడిట్ కార్డు మీద మనకి లోన్ ఇవ్వడం జరుగుతుంది ఇంకోటి వచ్చేసి ఇప్పుడు రైతులకు అయితే ఎలక్ట్రిసిటీ మ్యాక్సిమం మన తెలంగాణకు వచ్చేసి ఎలక్ట్రిసిటీ బిల్ ఉండదు ఎలక్ట్రిసిటీ బిల్ ఉండకపోవడం చాలా మంచి విషయం వీళ్ళకి శుభవార్త అని చెప్పవచ్చు ఎందుకంటే రైతులు వాళ్లకి ముందే ఎక్కువ లాస్ వస్తుంది అంటే ప్రాఫిట్ ఎక్కువ ఉండదు కాబట్టి ఎలక్ట్రిసిటీ బిల్ ఉండకపోవడంతో వాళ్లకు వాళ్ల కొండలు కొంచెం ఉత్సాహపరిచినట్టు వాళ్లకు కొంచెం బ్యాక్ బోన్ ఉన్నట్టు ఉంటుంది ఎలక్ట్రిసిటీ బిల్ లేకపోవడం చాలా మంచిది ఇంకోటి వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇవ్వడంతో వాళ్లకి వాళ్లకి చావు కోసం అనే రాత్ర పాములు కరుస్తాయి ఇవి అవి కరుస్తాయని కాకుండా ఏ టైం కైనా మోటార్ ఆన్ చేసి ఉంచొచ్చు అంత ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది వ్యవసాయ రంగానికి నెక్స్ట్ వచ్చేసి మనకి పీఎం పీఎం కిసాన్ స్కీముంటుంది అది ఏంటంటే ఒక ఒక రైతుకి రెండు వేలు నాలుగు నెలలకి రెండు వేలు చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి క్రెడిట్ అయితే ఫర్టిలైజర్స్ కానీ ఏమైనా కొనుక్కోనీకి వాళ్లకి ఆర్థిక సాయం గానీ ఇక్కడ వేరే ఏదైనా సాయం చేయనికే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ టూ థౌసండ్ ఇవ్వడం జరుగుతుంది వాటి మనకి ఇప్పుడు రైతులు ఫర్టిలైజర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం బయట కొనుక్కుంటే టూ థౌసండ్ త్రి థౌసండ్ వరకు ఉంటాయి ఒక సంచి యూరియా సంచి కాబట్టి గవర్నమెంట్ అది భా అది భావించి వన్ సైడెడ్ సబ్సిడీస్ ఇచ్చింది వన్ సైడెడ్ సబ్సిడీస్ అంటే ఇప్పుడు మనకు యూరియా సంచి బయట కొనుక్కుంటే టూ తౌసండ్ రుపీస్ ఉంటుంది అదే గవర్నమెంట్ యూరియా మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళకి ఎక్కువ డిస్కౌంట్స్ ఇచ్చి వాళ్ళకి సబ్సిడీస్ ఇచ్చి టూ తౌసండ్ యూరియా బ్యాగ్ని టూ ఫిఫ్టీ టు త్రి హండ్రెడ్ మధ్యలో ఉండేటట్టు చూసి రైతాంగానికి ఇబ్బంది పడేకుండా వాళ్లకి ఏది కావాలంటే అది దగ్గర మనం హెల్ప్ చేస్తా ఉంటే వాళ్లకు కొంచెం సపోర్ట్ చేసినోలం ఉంటామని చెప్పేసి గవర్నమెంట్ భావించి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది ఇగ మనం మెయిన్గా తెలంగాణ గవర్నమెంట్ దగ్గరకు వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ చాలా పనులు రైతంగానికి రైతన్న మీద చాలా ఫోకస్ చేసి మంచి మంచి స్కీములు తెచ్చింది అది మొట్టమొదటిసారిగా భారత దేశంలో మంచి స్కీం ఏంటిది అంటే రైతుబంధు స్కీమ్ రైతుబంధు స్కీమ్ ఏంటిది అంటే ఇప్పుడు మిగతా సెంట్రల్ గవర్నమెంట్ గానీ వేరే వేరే స్టేట్ లైతే ఫర్టిలైజర్స్ మీద పెస్టిసైడ్స్ మీద సీడ్స్ మీద సీడ్స్ మీద వేరే వేరే దానిమీద ఇస్తారు కాకపోతే ఇది వచ్చేసి ఏందంటే మనం డైరెక్ట్ ఒక రైతుకి ఒక ఎకరం ఉంటే ఒక పంటకి ఖరీఫ్ రబి రెండు సీజన్లు ఉంటాయి కదా మనకి ఒక సీజన్కి ఒక ఎకరానికి ఐదు వేలు చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని అయిదు వేలు చొప్పున ఆయనకి రైతుకి ఫర్టిలైజర్స్ కొనుక్కోడానికి కావచ్చు పెస్టిసైడ్స్ కొనుక్కోడానికి కావచ్చు మంచి విత్తనాలు క్వాలిటీ విత్తనాలు కొనుక్కోవడానికి కావచ్చు దేనికైనా సరే హెల్ప్ చేస్తుంది ఖరీఫ్ సీజన్కి ఫైవ్ థౌసండ్ పర్ ఎకరం రబి సీజన్కి ఫైవ్ థౌసండ్ పర్ ఎకరం రెండు సీజన్లల హెల్ప్ అయ్యేటట్టు ఇది చాలా మంచి స్కీము భారతదేశ గవర్న సెంట్రల్ గవర్నమెంట్ దీని ఆదర్శంగా తీసుకొని వాళ్లు పీఎం పిఎం కిసాన్ స్కీంలో తీసుకొచ్చారు దీని ఆదర్శంగా తీసుకొని మన పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేవి ఇవి కూడా అమలు చేసినయి చాలా మంచి స్కీము దీనివల్ల ఎంతో మందిని ఆత్మహత్య నుంచి కొంచెం వాళ్లకి విముక్తి పొందేటట్టు చాలా ఆర్థిక ఆర్థికంగా చాలా సాయం చేసినట్టు అయ్యింది ఇది నెక్స్ట్ వచ్చేసి రైతు బీమా రైతు బీమా ఏందంటే అప్పట్లో మనకి కొంచెం టూ థౌసండ్ టెన్ ముందు అప్పుడు రైతు చనిపోతే కూడా ఎవరు పట్టించుకోకుంటుంటే రైతు చనిపోతే రైతు అక్కడ ఇక్కడ తిరిగి అప్పుల వల్ల చనిపోతే ఎవరింటోళ్లు పట్టించుకునేటోళ్లు లేకుంటే ఇప్పుడేందంటే రైతు బీమా రైతు ఏ కారణంగానైనా కొన్ని అప్పుల కారణంగా కానీ ఎలెక్ట్ ఎలక్ట్రిక్ షాక్ తగిలి పాములు కరిచి ఏదో చిన్న ఏ కారణాలు ఉన్న ఏ కారణం వల్ల చనిపోయిన కానీ ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అన్నట్టు అయిదు లక్షల రూపాయలు ఎంబడే పదిహేను రోజులలోపు వాళ్ల ఖాతాలో పడేటట్టు గవర్నమెంట్ చూసింది ఇది చాలా చాలా మంచి స్కీము రైతులకు ప్రోత్సహించడానికని కాకుండా రైతులకు ఏదన్నా ఆర్థిక పరిస్థితుల్లో వాళ్ళ ఇంట్లో వోళ్లకి ఏమనా ఇబ్బందులు ఉన్నాగానీ ఐదు లక్షలు రూపాయలు చాలా సహాయపడితే వాళ్ళ బిడ్డలకు వాళ్ళ కొడుకులకి చదువుకొనికి కానీ ఇల్లు కట్టుకొనికి కానీ ఇంక నెక్స్ట్ ఫర్ధర్గా వ్యవసాయం చేయడానికి కూడా చాలా సహాయపడతయి ఇది చాలా మంచి స్కీమ్ రైతు బీమా దీంట్లో డిలే ఏమి చేయకుండా వితిన్ ఫిఫ్టీన్ డేస్లో ప్రాసెసింగ్ అంతా అయిపోయి ఫిఫ్టీన్ డేస్ లోపు మనకు రైతు ఖాతాలోకి డబ్బులు పడటం అంటే చాలా మంచి విషయం రైతులకు మంచి వార్త అని చెప్పుకోవచ్చు ఇది ఇది ఒక్కటే తెలంగాణలో మంచి స్కీమ్ అనుకుంటున్నాను ఇంకోటి వచ్చేసి మనకి ఎలక్ట్రిసిటీ ఏ మన దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇరవై నాలుగు గంటలు రైతులకి ఇరవై నాలుగు గంటలు ఉచితంగా కరెంట్ బిల్ కరెంటు ఇస్తున్నారంటే చాలా మంచి డెసిషన్ తీసుకున్నారని అనుకుంటున్నాను ఎందుకంటే రైతులు రాత్రనగా పగలనకా తొమ్మిది గంటలు ఆరు గంటలకు కరెంటు ఉంటే రాత్రిళ్ళు పగలుళ్ళు కష్టపడి వాళ్ళు నైట్ పోతే పాములు కంటే కూడా అవి అడవి జంతువులు అటాక్ చేసి చంపేస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి అవన్నీ అవన్నీ ఆలోచించుకొని ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇవ్వడ ఇవ్వడం వల్ల రైతులకు ఎంతో కొంత వాళ్లకి వాళ్ల ప్రాణాలు కాపాడినొళం అయితమని చెప్పేసి ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇవ్వడం వల్ల ఎక్కువ పంట వస్తుంది వాళ్లకి దిగుబడి చాలా ఎక్కువ వస్తుంది అలాగే వాళ్లకి కొం రబి ఖరీఫ్ సీజను రెయిన్ షెడ్ వర్షాలు పడకుండా కానీ వాళ్లు పంట పండిచ్చే మంచిగా యుటిలైజ్ చేసుకుంటున్నారు ఇంకొకటి దీంట్లో శుభవార్త ఏంటి అని అంటే ఎలక్ట్రిసిటీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎలక్ట్రిసిటీకి కరెంట్ బిల్ తీసుకోకపోవడం చాలా మంచి విషయమని అనుకుంటున్నాను ఎందుకంటే మామూలుగా ఒక ఎలక్ట్రిసిటీ తీసుకుంటే చాలా ఎక్కువ వస్తుంది మోటార్స్కి మోటార్స్ ఎక్కువ త్రి హెచ్పి ఉంటుంది కాబట్టి ఎక్కువ కరెంటు తీసుకుంటుంది ఇది ఫ్రీగా తెలంగాణ గవర్నమెంటే మాఫ్ చేసేస్తుంది ఎలక్ట్రిసిటీ బిల్లు నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఇరిగేషన్ తెలంగాణ ప్రాంతాల్లో చాలా వరకే ఒక కొంత ఫిఫ్టీ పర్సెంట్ వరకే మనకి కెనాల్ ఫ్లడ్ కెనాల్ తోనే మన వాటర్ ఇరిగేషన్ సిస్టం తోనే రైతా రైతులకి చాలా సహాయపడుతుంది ఎట్లా వర్షాలు వచ్చినా రాకున్నా ఎనీ టైం కాల్వలో నీళ్లు ఉంటున్నాయి కాబట్టి వాళ్ళు ఏదో ఒక పంట పండించుకొని షుగర్ కేన్ లేకపోతే పత్తి లేకుంటే ఏదో ఒకటి పంటలు పండించుకొని వాళ్ళు చాలా దిగుబడి పొందుతున్నారు ఇవి వచ్చేసి మన తెలంగాణ గవర్నమెంట్కి నేను ఇంక ఏ మాస్టర్ తెలంగాణ ఈ తెలంగాణ గానీ సెంట్రల్ గవర్నమెంట్ గురించి అన్న ఏమైనా ఆశిస్తున్నా అంటే అది మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి రైతులకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాళ్ళ ఊరి వరికి కొన్ని ఊర్లకు రోడ్లు ఉండవు రోడ్లు వేపిస్తే ఏదన్నా అక్కడ దగ్గర అక్కడ వెళ్లి మనం కొనుగోలు చేసుకుంటే కొంచెం వాళ్ళకు ధర ఎక్కువ పడుతుంది ఇంకోటి వాళ్లకి ఇబ్బంది లేకుండా అక్కడ వెళ్లి కొనుక్కున్నట్టు అయితే వాళ్లు మల్ల ఎడ్ల బండి కట్టుకొని రావాలంటే రోడ్లు సరిగా ఉండవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొంచెం ఫోకస్ చేస్తే బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి సబ్సిడీస్ సబ్సిడీస్ ఇట్లా కొన్ని అయితే సబ్సిడీస్ లేవు పెస్టిసైడ్స్ మీద గానీ హెచ్వైబి హైబ్రిడ్ హైబ్రిడ్ సీడ్స్ మీద గానీ సబ్సిడీస్ లేవు సబ్సిడీస్ పెడితే వీటి మీద తక్కువ తక్కువ ధరకి మంచి విత్తనాలు దొరుకుతాయి మంచి విత్తనాలు దొరకక చాలా మంది రైతులు నష్టపోతున్నారు ఇంకొకటి వచ్చేసి కోల్డ్ స్టోరేజ్ కోల్డ్ స్టోరేజ్ అంటే టమా టమాటాలు గానీ ఇంకా వేరేవి పొటాటోస్ గానీ ఇవి పండించే రైతులకు ఎక్కడ స్టోర్ చేయాలో తెలగాక తెలవక ఒక్క రూపాయికి రెండు రూపాయలు మార్కెట్లో అమ్మేసి అవే పొటాటోస్ని వేరే కంపెనీస్ కొనుక్కుని చిప్స్ చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్కి ఎంతో ఇరవై రూపాయలకు ముప్పై రూపాయలకు అమ్మేస్తూ ఉంటుంది అవే రైతులకు కోల్డ్ స్టోరేజ్లు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినట్టయితే అవి వాళ్ళకి డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు కోల్డ్ వాళ్ళు కోల్డ్ స్టోరేజ్ స్టోర్ చేసి డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు మార్కెట్లో వదిలిపెడితే వాళ్లకి కూడా చాలా సాయం వాళ్లకు ఎక్కువ ఆదాయం వస్తదని ఆశిస్తున్నాను